హలో అండి హలో కిరన్స్ మొబైల్ షాప్ అండి మాది చెప్పండి ఓ ఓకే అండి ఓకే అండి ఓకే అండి మీ మొబైల్ యొక్క కంపెనీ నేమ్ చెప్తారా శామ్సంగ్ అండి వర్షన్ ఏం వర్షన్ అండి ఓకే అండి ఇప్పుడు ఆ మొబైలు కింద పడిపోయిందా అండి డిస్ప్లే పోయిందా ఇప్పుడు ఆన్ అవుతుందా అండి మొబైల్ అది బ్లర్గా అవుతుందా అండి అది మీకు చిత్తూరులో గాంధీ సర్కిల్ తెలుసుకదండి అక్కడే మన మొబైల్ షాప్ ఉందండి కిరన్స్ మొబైల్స్ అని ఒక బోర్డు ఉంటుంది అక్కడే మన షాప్ ఉందండి మీరు అక్కడికి ఒకసారి వచ్చారంటే మొబైల్ తీసుకుని మేము దాన్ని టెస్ట్ చేసి రెడీ చేస్తాము మీరు శామ్సంగ్ ఆ వర్షన్ చెప్పారు కాబ్బటి ఒక త్రి థౌజండ్ త్రి థౌజండ్ అవుతుందండి త్రి థౌజండ్ అవుతుంది ఎస్టిమేట్ అక్కడికి వచ్చాక మేము కరెక్ట్ రేటు చెప్తాము అంటే దాన్ని రెడీ చెయ్యాలి కదండీ ఇంకా లోపల ఏం ఫాల్ట్ అయ్యిందో వాటర్ ఏమైనా స్టోర్ అయ్యిందా క్లీన్ చెయ్యాలి సర్వీస్ కూడా చెయ్యాల్సొస్తుంది దానికి వచ్చి ఒక వెయ్యి రూపాయిలు అండి సర్వీస్కి వెయ్యి రూపాయలు అదే అండి మీరు ఒకసారి మొబైల్ అక్కడ తెచ్చారంటే మేము టెస్ట్ చేసి దాన్ని బట్టి మాకు ఏమేమీ చెయ్యాలి అని మేము పూర్తిగా వివరాలన్నీ ఇస్తాము దాన్ని బట్టి మీ బడ్జెట్ని మీరు చెస్కొవచ్చు మీకు సర్వీస్ చెయ్యమంటే సర్వీస్ చేస్తాము డిస్ప్లే మాత్రమే వేసి రెడీ చెయ్యండి అంటే రెడీ చేసి ఇచ్చేస్తాం సర్వీస్ చెయ్యడం వల్ల మీ మొబైల్ అనేది కొత్తగా కనిపిస్తుంది బాగా వర్క్ అవుతుంది ఫాస్ట్గా ఉంటుంది యాక్టివ్గా ఉంటుంది ఛార్జింగ్ బాగా నిలుస్తుంది కూడా సర్వీస్ చెయ్యడం వల్ల అదొక బెన్ఫిట్ అండి డిసప్లే అంటే యధాప్రకారం మీ మొబైలు మీలాగే అదే నోర్మల్గా ఉంటుందండి

క్వాలిటీస్ అనేవి థౌజండ్ నుండి స్టార్ట్ అవుతుందండి బెస్ట్ క్వాలిటీ అంటే ఫైవ్ థౌజండ్ అండి మీడియం అంటే త్రి థౌజండ్ లో అంటే అది వచ్చి థౌజండ్లో వారెంటీ వచ్చి త్రి మంత్స్ అండి అది వచ్చి ఓన్లీ ఓన్లీ త్రి థౌజండ్ మాత్రమే థౌజండ్ అంటే అది వారెంటీ లేదు ఫైవ్ థౌజండ్ అయితే సిక్స్ మంత్స్ విరిగిపోతే మేమే రెడీ చేసిస్తామండి కొత్తది వేసిస్తాము అండి మీకు ఏ క్వాలిటీ కావాలంటే మేము తెప్పిస్తాము టచ్కా అండి టచ్కా అవునండి సపరేటే అండి సపరేట్ సపరేట్ అది వచ్చి కూడా గొరిల్లా గ్లాస్ ఉంది మ్యాట్ ఉంది మీకు ఎలా కావాలంటే అలాగ టూ ఫిఫ్టీ త్రి హండ్రెడు ఫైవ్ హండ్రెడ్లో కూడా ఉందండి మీరొకసారి మా మొబైల్ షాప్కి వచ్చి మీ మొబైల్ని చుపిచ్చారంటే మేము దాన్నిబట్టి స్టార్ట్ చేస్తాం వర్క్ ఎప్పుడు వస్తారండి మీరు సాయింత్రమాండి